పాటలు పాడడం మొదలు పెట్టాలి అనుకునే వారికి లేదా వారి పాడే నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలనుకునే వారికి నేను గొప్ప సలహాలు ఇస్తాను ఎందుకంటే జీవితంలో ముందుకు వెళ్ళాలి ఒకటి పని నేర్చుకోవాలి అది పాటయినా భావమైనా మిగతా ఏదైనా వారికి నేను మంచి సలహాలు ఇస్తాను జీవితంలో ముందుకు వెళ్ళి ఉన్నతమైన శిఖరాన్ని అందుకోమని సలహాలు ఇస్తాను